నేను ఇంట్లో చాలా బాగా మాజాని ప్రిపేర్ చేసుకుంటాను బయటవి చాలా బాగుండవు కెమికల్స్ కలుపుతారు సో నేను ఇంట్లో మాజాని ఆర్గానిక్ మెథడ్లో నేను ట్రై చేస్తాను చాలా బాగా వస్తుంది రెసిపీ కూడా ఎలా అంటే మామూలుగా మాజా అంటే మనకేం గుర్తు వస్తుంది మామిడిపండు బాగా మాగిన మామిడి పండు తీసుకుని ఆ గుజ్జు తీసుకుని మిక్సీకి వేసి అలా చేస్తారు బేసికల్గా అందరు కానీ నేను మాత్రం చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తాను పచ్చిమామిడి పండుతో నేను మాజా అనేది చేస్తాను కానీ టేస్ట్ రెండు పక్క పక్కన పెడితే బయటది ఇక్కడిది నేను ఇంట్లో చేసినది రెండింటిలో తేడా కూడా కనుకోలేనంత కరెక్ట్ ఎగ్జాక్ట్ టేస్ట్తో నేను తయారు చేస్తాను ఎలా అంటే పచ్చి మామిడి ప పచ్చి మామిడిపండు తీసుకుని వాటిని మంచిగా వాటర్ వేసి డిప్ అయ్యేంతవరకు మామిడిపండుని అక్కడ పోయి మీద పెట్టి దానిని మనము ఒక చిన్నఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మామిడిపండు పక్కకు తీసి దాని తోలంతా తీసి దాని గుజ్జు ఒక బొక్కల గిన్నె పెట్టి దాని గుజ్జంతా తీసి కిందికి వాటర్ వేస్తు ఉంటే ఆ గుజ్జు అనేది వాటర్తో కిందికి వెళుతు ఉంటుంది జల్లెడ ద్వారా ఆ పైన గుజ్జుని ఈ డస్ట్ అంతా తీసి పడేయాలి ఆ గుజ్జుని మాత్రమే తీసుకొని వాటిని ఫిల్టరేషన్ చేసుకోవాలి ఫిల్టరేషన్ చేసిన దానికి మనం ఆడిషన్ చేయాల్సింది జస్ట్ ఐస్ క్యూబ్స్ మాత్రమే ఇంకా ఏమి లేదు అలా చేస్తే

మాజాతో పాటు ఇంకా ఏం చేస్తాను అంటే బాదం పాలు కూడా తయారు చేస్తాను ఆ పాలు అరటిపండు బాదం పౌడరు ఇవన్నీ వేసి నేను బాదం షేక్ కూడా తయారు చేసుకుంటాను ఇంట్లో ఇంకా పానీ పూరి చేసేటప్పుడు కూడా పానీపూరి పానీని కూడా నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను ఆ ఆకులతో కొత్తిమీర పుదీనా ఇలా ఆకులు అన్నీ వేసి మసాలా కానీ వేసి ఇవన్నీ వేసి నేను తయారు చేసుకుంటాను ఇంట్లో హోమ్మేడ్